నేను పుస్తకాలను మా ప్రాంతంలో ఉన్న హారిక బుక్స్టోర్స్లో కొంటాను అక్కడ ప్రతీ పుస్తకం చౌక ధరల్లో లభిస్తాయి అన్నీ పుస్తకాలకు తగిన ఖరీదులు తక్కువ ధరల్లో ఇస్తారు అంతేకాకుండా నవీన బుక్స్టోర్స్లో ప్రతీ పుస్తకము సెకండ్ హ్యాండ్ లో లభిస్తుంది అక్కడ అన్నీ పుస్తకములు సెకండ్ హ్యాండ్లో ఉంటాయి అన్నీ చదువుకోవడానికి బాగుంటాయి తగిన ఖరీదుల్లో ఉంటాయి